ఒక రైలు యొక్క వర్ణన ఎలా ఉంటుందంటే ఒక రైలు అనేది ఒక శక్తివంతమైన యంత్రం ఇది ప్రజలను మరియు వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి ఉపయోగించబడుతుంది ఇందులో తరలించడానికి భారీ ఇంజన్ చక్రాలు రైలు పట్టాలు బోగీలు సీట్లు బైళ్ళు మరియు ఇతర సౌకర్యాలు ఉంటాయి ఇంజన్ మెయిన్ భాగంగా ఉంటుంది ఇంజన్ వల్లే రైలు కదులుతోంది ప్రయాణించడానికి ఉపయోగిస్తారు ఇంజన్లో మూలంగా ఉండేది రైలు యొక్క గుండె ఇంజన్ ఇది డీజిల్ విద్యుత్ లేదా బొగ్గుతో నడిపించబడుతోంది ఇంజన్ చక్రాలు శక్తిని అందిస్తుంది దీని ద్వారా రైలు ముందుకు కదులుతుంది ఇంకా పోతే చక్రాలు అనగా చక్రాల యొక్క రైలు యొక్క చక్రాలు లోహంతో తయారై మరియు రైలు పట్టాలపై నడిపించడానికి రూపొందించబడినవి చక్రాలు టైర్లు ఉంటాయి ఇవి రైలుకు మృదువైన ప్రయాణాన్ని అందించడానికి మరియు పట్టాలతో గర్షణకు తగ్గించడానికి ఉపయోగపడతాయి ఘర్షణ ఎందుకు పుడుతుంది అంటే రాపిడి మూలనంగా పుడుతుంది రాపిడి అనేది అస్సలు రైలు పట్టాలు రెండు సమాంతర లోహం పట్టానికి ఇవి రైలు యొక్క చక్రాల నడవడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి పట్టాలు బయలైన లోహంతో తయారైనవి మరియు భూమిలో లోతుగా పాతుకుపోతాయి బోగీలు బోగీలు మనం ప్రయా ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటాయి భోగిల్లోనే మనం ప్రయాణిస్తాము ఇందులో ముఖ్యంగా బోగీలు రైలు యొక్క ప్రధాన భాగాలు ఒక రైలులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బోగీలు ఉండవచ్చు భోగిల్లో సీట్లు బెడ్లు టాయిలెట్లు మరియు ఇతర సౌకర్యాలు ఉంటాయి సీట్లు రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు సీట్లు అందుబాటులో ఉంటాయి సీట్లు వివిధ రకాలుగా ఉంటాయి కొన్ని సౌకర్యవంతంగా ఉంటాయి మరికొన్ని సాధారణంగా ఉంటాయి బెర్త్లు రాత్రి ప్రయాణంలో కోసం రైలు బెర్త్లు అందుబాటులో ఉంటాయి బెర్త్లు ఆ ఒక్క వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు నిద్రించడానికి రూపొందించబడినవి నా రైలు ప్రయాణం నేను చాలాసార్లు రైలులో ప్రయాణించాను ఒకసారి నేను కుటుంబంతో ఢిల్లీ నుంచి ముంబైకి రైల్లో ప్రయాణించాను ఇంకొకసారి కాశీ నుంచి గుంటూరుకు ప్రయాణించాను ఇలా వివిధ రకాలుగా నేను రైల్లో ప్రయాణించాను తరచుగా ఎక్కువగా నేను తెనాలి టు గుంటూరు ప్రయాణించాను ఇట్లా రైలు ప్రయాణించడం నాకు చాలా ఇష్టం సౌకర్యవంతంగా ఉంటుంది రైలు ప్రయాణం చాలా ప్రయాణి ప్రయోజకరంగా ఉంటుంది